నేను నా ఆధార్ కార్డులో ఉన్న పొరపాట్ల వల్ల నాకు రావాల్సిన సబ్సిడీని కోల్పోయాను అందుకు అందుచేత నా ఆధార్ కార్డులో ఉన్న పొరపాట్లను నవీకరించుకుందాం అనుకుంటున్నాను అందుకనే మీకు ఈ సందేశాన్ని పంపిస్తున్నాను